ఫిష్ మార్కెటా అండి అవునండి మీ దగ్గర ఏమేమి చేపలు దొరుకుతాయి బొమ్మిడాయిలు ఉన్నాయా ఇంకా ఏమున్నాయండి కేజీ ఎలా వస్తుంది ఇప్పుడు చేపలు

అవునా అండి ఇది ఇప్పుడు ఇది పెద్ద చేపలు ఉంటాయి కదా పెద్దవి పెద్ద చేపలుగా టూ కేజీస్ కావాలి మాకు అయితే మాకు మాకు ఇది పచ్చి రొయ్యలు ఉంటాయి కదా అండి ఫా అవి ఇలా ప్రాన్స్ అంటారు కదా అవి ఒక త్రీ కేజీస్ కావాలండి అది మేము వచ్చి చూసి తీసుకెళ్తామండి మీరు అడ్రస్ మీరు క మామూలుగా కాస్ట్ ఎంత దేనికి ఎంత అనేది తెలుసుకుందాము అని కాల్ చేశానండి

ఇంకా మరి ఇప్పుడు అది క్లీన్ చేసి ఇవ్వడానికి ఏమైనా చార్జెస్ తీసుకుంటారా అండి

అంటే టెన్ టెన్ పర్సెంట్ అలా ఫైవ్ పర్సెంట్ అలా తీసేసి ఇస్తారు అన్నట్టా ఓకే అండి సరే అండి మీరు అప్పుడు ఓపెన్ చేస్తారా అండి ఫిష్ మార్కెట్ సరే అండి మాకైతే బంగారు తీగ చేపలు ఉంటాయి కదండి అవి ఒక కేజీ కావాలి ఒక రొయ్యలు ఒక హాఫ్ కేజీ కావాలండి సరే అండి ఈవినింగ్ వచ్చి అవి కడి క్లీన్ చేసి పెట్టండి మేము వచ్చి తీసుకెళ్తాం అమౌంట్ కూడా అప్పుడే ఇస్తాము థ్యాంక్ యూ